కోవిడ్ వ్యాక్సిన్లను సకాలంలో పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు నమస్కారం అందరికి ఈరోజు మనం చర్చించబోయే ముఖ్యమైన విషయం కోవిడ్ వ్యాక్సిన్లను సకాలంలో పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు మనం గమనించినట్లుగా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచ వ్యాప్ ప్రపంచాన్ని భారీగా ప్రభావితం చేసింది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఆర్థిక వ్యవస్థలు క్షీణించాయి మన రోజవారీ జీవితం పూర్తిగా మారిపోయింది అయితే శాస్త్రజ్ఞులు కృషి వల్ల వ్యాక్సిన్లు అభివృద్ధి చేయబడినాయి ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక శక్తివంతమైన సాధనంగా మారినాయి ఒకటి రోగనిరోధక శక్తి పెరగడం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మన శరీరంలో వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులు వైరస్ భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు తీవ్రత తక్కువ ఉంటుంది రెండు హాస్పిటల్లలో చేరే అవకాశాలు తగ్గడం కోవిడ్ లక్షణాలు తీవ్రమైనవిగా మారితే ఆసుపత్రులలో చేరే అవకాశం ఉంటుంది అయితే వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి ఈ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి దీనివల్ల వైద్య వ్యవస్థపై భారం తగ్గి అత్యవసర పరిస్థితుల్లో ఇతర రోగాలకు రోగులు మెరుగైన సేవలు అందించగలుగుతారు మూడు మరణాలు నివారణ కోవిడ్ మహమ్మారి చాలామంది ప్రాణాలను కోల్పోయేలాగ చేసింది ముఖ్యంగా వృద్ధులు గుండె సమస్యలు ఊపిరితిత్తులు వ్యాధులు డై డయాబిటీస్ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం అయితే వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మరణించే అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు నాలుగు కొత్త వేరియంట్లను నియంత్రించడం కోవిడ్ వైరస్ నిరంతరం మార్పులకు లోనవుతు కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తున్నాయి మనం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మన శరీరం ఈ కొత్త వేరియంట్లను కూడా ఎదుర్కునే శక్తిని పెంచుకుంటుంది అంతేకాక జనాభాల్లో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ వ్యాప్తి తగ్గిపోతుంది తద్వారా కొత్త వేరియంట్లు రావడం కూడా నియంత్రించబడుతుంది ఐదు సమూహ నిరోధక నిరోధకత పెరగడం ఒక సమాజంలో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ వ్యాప్తి తగ్గిపోతుంది దీనివల్ల వ్యాక్సిన్ తీసుకునే కోలేని చిన్న పిల్లలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల వ్యాక్సిన్ తీసుకోలేని వారు కూడా సురక్షితంగా ఉంటారు ఆరు సామాజిక మరియు ఆర్థిక ప్రభావం కోవిడ్ నైన్టీన్ కారణంగా ఎన్నో వ్యాపారాలు మూసివేయబడినాయి చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు వ్యాక్సినేషన్ వల్ల వైరస్ వ్యాప్తి తగ్గిపోతుంది వ్యాపారాలు మళ్ళీ ప్రారంభం అవుతాయి ప్రజలు సాధారణ జీవితాన్ని తిరిగి రావచ్చు విద్యార్థులు మళ్ళీ స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళ వెళ్ళగలుగుతారు ప్రయాణాలు సులభతరం అవుతాయి ఏడు భయాలు అపోహలు తొలగించుకోవాలి కొందరు వ్యాక్సినేషన్ గురించి అపోహలు కలిగి ఉంటారు కానీ ఈ వ్యాక్సిన్లు శాస్త్రీయంగా పరీక్షించబడి భద్రత పరి ప ప్రమాణాలను అను అనుసరించి తయారు చేయబడినాయి అలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి ఉపసంహారం కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం తద్వారా మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు సమాజాన్ని కూడా రక్షించగలం ఇది మన కుటుంబ సభ్యులకు మన పిల్లలకు మన పేదవారికి రక్షణ కలిగించే బాధ్యతగా భావించాలి అందుకే వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి వ్యాక్సిన్ తీసుకోవడం మీ ఆరోగ్య హక్కు మాత్రమే కాదు అది మీ సామాజిక బాధ్యత కూడా ధన్యవాదాలు